నేను దీపావళికి షర్టు కొనుకున్నాను అది ఆ షర్టు నాకు బాగా నచ్చింది ఎందువల్ల అంటే అది కాటన్ షర్ట్ ఆ కాటన్ షర్టు వల్ల అది వేసుకుంటే మీరు ఒకవేళ పొలం దగ్గరికి పోయిన కానీ అక్కడ పని చేసుకుంటా ఉంటే ఆ షర్టును మొత్తం మీద ఏదో వేసుకున్న కానీ మనకు ఆ చెమట గిమట బాగా లాగుతుంది అందువల్ల కాటన్ షర్ట్ అంటే నాకు కాటన్ అంటే నాకు చాలా ఇష్టం అందువల్ల మా పిలకాయలకు కూడా కాటన్ షర్ట్ అయితే తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అని వాళ్ళకే నేను మంచిగా బాగా చెప్తా ఉంటాను నాకు రెండు మూడు కలర్లు ఉన్నాయి వేరే వేరే వేరే వేరే అంతా ఉంది అయినా కానీ మొత్తం మీద నాకు కాటన్ షర్ట్ అంటే అంత నచ్చుతుంది బాగా కాబట్టి మొన్న దీపావళి కూడా పుత్తూరులో పోయి ఒక ఒకటి కాదు రెండు షర్ట్లు తెచ్చుకున్నాను కాటన్ షర్ట్లు అది వేసుకుంటే నాకు సంతోషంగా ఉందినాకు ఒంటికంత బాగుంది కాబట్టి మా పిలకాయలు కానీ నాతో ఉండగలిగిన ఫ్రెండ్స్తో కానీ ఈ కాటన్ షర్టులైతే అంత బాగుంటుంది దాన్ని మనం వాడుకున్నారంటే మీరు ఒంటికి మీకు కూడా బాగుంటుంది ఎవరైనా వాడుకుంటే కూడా అంత క్లీన్ గా ఉంటుంది నాకు ఆ కాటన్ షర్టు బాగా నచ్చింది కాబట్టి నేను వాటిని వాడుతున్నాను మీరు బాగా చూసుకోండి మీరు కూడా కాటన్ షర్ట్ తీసుకోండి అని చెప్పేసి నా ఫ్రెండ్స్ కూడా నేను చెప్తాను ఓకేనా